యా యా హేమలత చెప్పు గుడ్ గుడ్ నువ్వు ఎలా ఉన్నావు అంటే నాకున్న లైక్ నాకున్న ఇంటెన్షన్ ప్రకారం అయితే లైక్ మీరు అయితే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం బెస్ట్ అని నా ఫీలింగు మళ్ళా అది కూడా మెయిన్గా లైక్ టూ హండ్రెడ్ అన్న త్రీ హండ్రెడ్ మూడు వందలు నాలుగు వందల గజాలు తీసుకుంటే అయిపోతుంది ఇప్పుడే ఎందుకంటే ఫర్ధర్లో మళ్ళీ ఇప్పుడు వచ్చే రోజులలో చాలా వీటి కాస్ట్ పెరుగుతు ఉంటుంది సో ఇప్పుడు మీరు తీసుకుందాం అనే ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి కొంచం ప్రైస్ అది కొంచెం ఎక్కువ అయిన డబ్బులు ఎక్కువ అయిన తీసుకోవడం బెస్ట్ లైక్ మూడు వందల గజాలు కానీ నాలుగు వందల గజాలు కానీ అది కూడా ఎక్కువ ఎక్కడ తీసుకుంటారు అని అంటే ఇక్కడ టౌన్ మొత్తం లైక్ ఎక్కడ లేని ఏరియాలో కాకుండా ఇప్పుడు ముందుకు వస్తున్న జాగాలలో తీసుకోండి బెస్ట్ ఇట్లా ఇప్పుడు శంషాబాద్ ఏది తీసుకున్న నాకున్న అభిప్రాయం ప్రకారం అయితే మీరు ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే బెస్ట్ అండ్ ఇంకోటి త్రీ హండ్రెడ్ మూడు వంల నుంచి నాలుగు వందల గజాలలోపు తీసుకోండి అది కూడా ఎక్కడ మెయిన్ ఇప్పుడు రింగ్ రోడ్స్ పడుతున్నాయి కదా అటు హైవే రేట్ పైన డబ్బులు ఎక్కువ ఉంటాయి కానీ అటు సైడ్ తీసుకోవడం బెస్టు నేను కనుక్కుంటాను మీరు చెప్పారు కాబట్టి నేను ఒకసారి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో నేను ఒకసారి కనుక్కొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను డెఫినెట్గా వాళ్ళ దగ్గర కూడా ప్రైస్ ఇప్పుడు ఎలా ఉంది ఎకరానికి ఎలా ఉంది గుత్తకి ఎలా ఉంది ఇవన్నీ డీటైల్స్ కనుక్కొని మీకు నేను వన్స్ ఒకసారి కాల్ బ్యాక్ చేస్తాను ఓకే అయితే నాది ఇక్కడ హఫీస్ పేట్ దగ్గర జెన్పాక్ట్ ఉంది కదా మీరు అక్కడికి వచ్చి కాల్ చేయండి అక్కడ మనం మీట్ అరేంజ్ చేసుకుందాము నేను చెప్తాను మీకు అతన్ని కూడా రమ్మని చెప్తాను నాకు తెలిసిన అతన్ని అక్కడ మనం మీట్ అరేంజ్ చేసుకుందాము నేను ఏ రోజు రావాలి అన్నట్టుగా మీకు రేపు మార్నింగ్ నేను వాట్సాప్లో పింగ్ చేస్తాను ఆ టైమ్కి మీరు అక్కడికి వచ్చేయండి ఓకేనా ఓకే ఓకే దెన్ బాయ్